హలో సార్ నేనూ తెలుగు లెక్చరర్ని సార్ నమస్తే సార్ నమస్తే సార్ అదే సార్ నేనూ కొత్తగా జాయిన్ అయ్యానూ కొంచెం నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాల్ సార్ ఇప్పుడు ఎన్ని సెమిస్టర్లు సార్ సంవత్సరానికి సార్ ఇప్పుడూ అదే వారానికి ఎన్ని అవర్సు సార్ నేను నాకు కేటాయించినవి

సార్ డైలీ ఉంటుందా సార్ అంటే ఒక అదే డైలీ టు అవర్సు ఇవ్వగలరా పోనీ అంటే సార్

సార్ అంటే సార్ ఏంలేదు సార్ లేడీసింగదా ఏదన్నా పన్లుంటే చేసుకుందామని ఫైవ్ డేసుకి ఓకే సార్ అట్లాగే సార్ చ సార్

అట్లాగే సార్ అట్లాగే సార్ హాలిడేసు సార్ సార్ హాలిడేసు సార్ అట్లా అలాగే సార్

అట్లాగే అట్లాగే సార్ అలాగే సార్ అలాగే సార్ థాంక్ యూ సార్ థాంక్ యూ సార్ ఇప్పుడు సిలబస్ కూడా తీసుకున్నాను అది స్టడీ చేసుకుంటాను సార్ సరే సార్ నమస్తే సార్ థాంక్ యూ సార్ థాంక్ యూ సార్